మీ రిజిస్ట్రేషన్ స్థితిని తనఖీ చేయడానికి మీరు జిఎస్టీ హెల్ప్లైన్ను సంప్రదించి అవసరమైన సమాచారం పొందాలి కాల్ చేసే సమయంలో మీరు సమ్మతిని స్పష్టంగా వ్యక్తం చేసి మీ దరఖాస్తు వివరాలు అందించండి తద్వారా మీరు రిజిస్ట్రేషన్ ప్రస్తుత స్థితి గురించి స్పష్టమైన సమాచారం పొందగలుగుతారు అలాగే ఏవైనా పూరణలు లేదా అదనపు పత్రాలు అవసరమా అని తెలుసుకొని అవసరమైన చర్యలు తీసుకోవడానికి సూచనలు తెలుసుకోండి ఈ ప్రక్రియ ద్వారా మీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ను వేగంగా మరియు సౌకర్యంగా పూర్తి చేసుకోవచ్చు